స్వచ్ఛభారత్ అభియాన్ అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం స్వచ్ఛభారత్ అంటారు నాకైతే పరిసరాలను నేను పరిశుభ్రంగా ఉంచుతాను నేను ఎలాంటి పరిశుభ్రత డ్రైవ్లో పాల్గొనలేదు మా పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉంటాయి మా ఊరిలో మున్సిపాలిటీ వారు అప్పుడప్పుడు వస్తారు కానీ పరిసరాలను శుభ్రం చేయరు అలాంటి వారిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలి మా ఇంటి దగ్గర డ్రైనేజీ కాలువ ఉంది దానిలోకి మా ఇంటి మురికి నీరు మరియు పక్కింటి వారి మురికి నీరు చేరుతుంది దానివల్ల దానిలో రకరకాల క్రిములు దోమలు తయారవుతాయి రాత్రి సమయంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది మా పిల్లలు ఎక్కువగా అనారోగ్య సమస్యలను సమస్యలకు గురవుతారు వారికి వారిని ఒక్కసా వారానికి ఒక్కసారయినా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది మరియు చెత్త చెత్తా చెదారం వంటివి మా ఇంటి ప్రక్కన వేయడం వలన దుర్వాసన వస్తూ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దీని గురించి వాలంటీర్లకు మరియు ఏఎన్ఎంలకు తెలియజేసి తగిన పరిష్కారాలు చేయాలని కోరుకుంటున్నాను కీటకాలు దోమలు మందులు అపరిశుభ్రంగా ఉండే ప్రాంతాల్లో వేయించాలి